హలో చెప్పండి అవునా అది ఈ మధ్య వస్తున్నాయి మేడం మేము కూడా కంప్లయింట్ ఇస్తున్నాము అదే వీళ్ళు పనిచేసే వాళ్ళు స్టాఫ్ని రమ్మని చెప్పాను మేడం కొద్దిగా ఒక ఈరోజు ఎట్లయినా ఏమి లేకుండా చేసేస్తాములేండి కొద్దిగా సర్దుకోండి పిల్చున్నాను వర్కర్స్ని వచ్చి అది వాళ్ళు మెయిన్టైన్ చేసెస్తారులేండి ఏమి అనుకోకండి ఈ ఇంకా రావులేండి కొద్దిగా సర్దుకోండి ఈ పూటకి ఈ పూటేలేండి కొంచెం సర్దుకోండి ఇంకా రావులేండి కొంచెం అలాగా కొంచెం అలా ఆహా లేదు లేదు మేడం లేదు లేదు మేడం లేదు స్టాఫ్ను పిల్చున్నాను వాళ్ళు కొంచెం వాటిని నా తీసుకెళ్ళిపోతారు అక్కడంతా క్లీన్ చేసేస్తారు లేదు లేదమ్మ ఎప్పుడూ లేదు అది ఇప్పుడే అవునవునండి కొంచెం ఎక్స్క్యూ ఎక్స్క్యూజ్ చెయ్యండి కంప్లయింట్ చేసి మేము క్లీన్ చెయ్యించేస్తాము మొత్తం అవునవునండి కొంచెం ఎక్స్క్యూజ్ చెయ్యండి అయిపోతుంది సరే సార్ థ్యాంక్ యూ